హలో ఎవరు అండి మాట్లాడేది ఆదర్శ్ వాళ్ళ మదరేనండి నేను వాళ్ళ ఆదర్శ్ వాళ్ళ టీచర్నండి అదే బాబుకి ఏంటంటే హెల్త్ బాగలేదండి ఈరోజు మార్నింగు ఇప్పుడు వచ్చిన కాడ నుంచి చాలాసేపు బాగానే ఉన్నాడండి డ్రిల్లింగ్ ఇచ్చాము డ్రిల్లింగు ఇచ్చిన తర్వాత కూర్చున్నారండీ పిల్లలు అందరు కూర్చునీ ఉన్నట్టుండి కుర్చీలోనుంచి కింద పడిపోయాడండీ మరి ఏమైందో మరి స్ట్రోక్స్ కింద వచ్చేసి కూర్చిండి పోయాడు కుర్చీ లోంచి పడిపోయాడండి గమ్ముని ఆఫీసు రూమ్ లోకి తీసుకు వెళ్ళానండీ ఆఫీసు రూమ్ లోకి తీసుకెళ్తే సార్ కంగారుపడి ఏంటి అనేసి సర్లే దగ్గరలో ఏ హాస్పిటల్ ఉందో చూసి తీసుకు వెళదాం అని అన్నారండి హాస్పిటల్కి తీసుకెళ్లామండీ హాస్పిటల్ కి తీసుకెళ్లామండీ బాబు కొంచెం వీక్గా ఉన్నాడు అని చెప్పారండి అదే ఇంజెక్షన్ చేసి కాసేపు పడుకున్నాక రిలాక్స్ అయిన వన్ అవర్ తర్వాత తీసుకెళ్ళండి అని అన్నారండి ఇంజెక్షన్ చేశారు సెలైన్ పెట్టారు కొంచం నీరసంగా ఉంది చూసి మీరు ఎంత సేపట్లో రాగలుగుతారండి అదే తీసుకువచ్చి అక్కడ స్కూల్కి తీసుకొచ్చేస్తామండి లేదండి తీసుకొవచ్చేస్తామనీ స్కూల్కి తీసుకు వచ్చేసి పడుకోబెడతామండి మీరు స్లోగా రండి కంగారు పడకండి బాగానే ఉన్నాడు రెస్ట్గా ఉండమన్నారు వీక్గా ఉన్నాడు బాబు బాగలేదండి ఇంజెక్షన్ ఇచ్చారండి నిద్రపట్టడానికి లేదు నిద్రపట్టడానికే ఇంజెక్షన్ ఇచ్చారండి కాసేపు పడుకున్నాడండి పడుకున్నాడు లెగుస్తానికి వన్ అవర్ పట్టుద్ధన్నారు అందుకనే ఇంకా తీసుకు వచ్చేసి స్కూల్ లో పడుకోబెట్టామండి కంగారు పడకుండా స్లోగా రండి సరేనండి చెప్పడానికనే చేశాము కంగారు పడకండి అలాగేనండి

అదే అలాగేనండి స్లోగా రండి కంగారు ఏంలేదండి మేము చూసుకుంటామండి బాగానే ఉన్నాడండి కంగారు పడకండి ఓకే అండి థ్యాంక్ యూ